ఎవరికైనా వాళ్ళ సొంత తోట నాటుకోవడానికి సహాయ పడినప్పుడు నా అనుభవాలు ఏమిటి అంటే వాళ్ళకి నేను ఎలా సలహాలు ఇస్తాను అంటే నేను ఎవరైనా వాళ్ళ తోట నాటుతున్నప్పుడు వాళ్ళతో వెళ్లి వాళ్ళకి సహాయపడతాను ఇంకా వాళ్ళని సహాయపడడం బట్టి ఒక ఆదర్శ వ్యక్తిగా ఉంటే అది ఒక మంచి కృతజ్ఞతకు కారణం అవుతుంది వాళ్ళకు ఏ సలహాలు ఇచ్చారని అనుభవించడం మనకు చాలా ఆనందంగా ఉంటుంది సామాజిక సేవ చేయడం మన సామాజిక మరింత మద్యస్థుత అందిస్తుంది నేను అద్భుత వ్యక్తిగా ఉంటాను వాళ్ళ దృష్టిలో చాలా వాళ్ళ మనసులో ఒక మంచి స్థాయి తెచ్చుకుంటాను వాళ్ళకు సహాయపడినప్పుడు ఇంకా వాళ్ళకి ఎటువంటి సలహాలు ఇస్తాను అంటే వాళ్ళకి ఆ మొక్క ఏ విధంగా పెంచాలి అనేది దానికి రోజు ఏ విధంగా నీళ్ళు వేయాలి ఎలా అయితే ఇది మంచి ఎదుగుదల వస్తుంది అనే సలహాలను వాళ్ళకు నేను ఇస్తూ ఉంటాను ఇంకా ప్రత్యేకంగా ప్రకటించాలని విషయాలను వ్యక్తిగా ప్రకటించడం ఒక అనుభవాన్ని సూచిస్తుంది ఆదర్శంగా నా అనుభవంను పంపటం ద్వారా వాళ్ళకు సహాయం చేయడం వాళ్ళ సొంత తోటను నాటుకోవడం మరియు వాళ్ళకి సలహాలు ఇవ్వడం ఒక సూక్ష్మ ప్రక్రియను అనుకరిస్తుంది అది నాకు నచ్చిన ఆదర్శ అనుభవం ఇంకా ప్ర ప్రజలకు సేవ చేస్తున్నట్టు కూడా ఉంటుంది